వారు ఇక్కడ పనిచయడం వల్ల ఎంతోమంది వాళ్ళ కుటుంబానికి దూరంగా ఉండకుండా ఉంటారు అలాగే విదేశంలో పనిచయడం కంటే మన భారతదేశంలో పనిచయడం ఎంతో ఉన్నతంగా ఉంటుంది అలాగే వాళ్ళ స్వంత గ్రామంలో లేదా ఎక్కడైనా సహాయం చేయడానికి మనం అందుబాటులో ఉంటాము వీలుకరంగా ఉంటాము అదే మనం విదేశాల్లో ఉంటే అలాంటివేమీ మనం చేయలేము అందుకని మనం భారతదేశంలో ఉండాలని నేను అనుకుంటున్నాను